నేను తెలుగు అనేది నా పుట్టుకతోనే నేర్చుకున్నాను అది నా తల్లిదండ్రుల ద్వారా అలాగే నా ప్రాంత ప్రజల ద్వారా నాకు అబ్బిందనే చెప్పాలి ఎందుకంటే నేను తెలుగు ప్రాంతంలో పుట్టడం వల్ల ఇక్కడ అందరూ తెలుగులోనే మాట్లాడతారు కాబట్టి చిన్నప్పటి నుంచి నాకు తెలుగు మాట్లాడడం అనేది నాకు అలవాటయింది తెలుగును అర్థం చేసుకొని మాట్లాడమే కాకుండా అందులో కూడా నాకు చాలా ప్రావీణ్యత ఉండదని చెప్పచ్చు ఎందుకంటే అది నా మదర్ టంగ్ అలాగే అది నా ప్రాంతీయ భాష అలాగే తెలుగు అంటే నాకు ఎంతో ఇష్టం కాబట్టి నాకు ఈజీగా తెలుగనేది వచ్చిందని చెప్పాలి తెలుగు భాషలో నాకు చాలా అనుభవం ఉందని చెప్పుకోవచ్చు తెలుగు భాష నాకు ఎందుకు ఇష్టం అంటే అందులో ప్రతి పదానికి నిర్దిష్టమైన అర్థం ఉంటుందని చెప్పుకోవచ్చు అదే ఇంగ్లీష్ భాషతో మనం పోలిస్తే ఇంగ్లీష్లో ఒకే పదానికి వేరువేరు సందర్భాల్లో వాడినప్పుడు దాని యొక్క మీనింగ్ అనేది మారతాదని మనం చెప్పుకోవచ్చు తెలుగులో అయితే ప్రతి సమయానికి మనం మీనింగ్ మారకుండా వేరువేరు పదాలను మనం సులభంగా వాడుకోవచ్చు అందుకే తెలుగులో చాలా స్పష్టత అనేది ఇతర భాషలతో పోలిస్తే ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అందుకే నాకు తెలుగు అంటే ఎంతగానో ఇష్టం